అవును మేడం తీసుకుంటా మ్యామ్ ఓకే మేడం చెప్పండి ఏ స్వీట్స్ కావాలి మ్మ్ మ్మ్ ఓకే మ్యామ్ అంతేనా మేడం ఫైవ్ ఐటెమ్స్ ఓకే మేడం సెవెన్ థౌజండ్ అవుతుంది మ్యామ్ దానికి లేదు మేడం ఓకే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది మ్యామ్ సరే సిక్స్ థౌజండ్ ఇవ్వండి మేడం సిక్స్ థౌజండ్ ఇవ్వండి మేడం లేదు మేడం రాదు ఓకే మేడం ఓకే మ్యామ్ చెప్ప చెప్పండి అడ్రస్సు ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఎప్పడికి కావాలి మేడం ఆర్డరు ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ చేస్తాను మేడం ఓకే మేడం థాంక్యూ మేడం ఆర్డర్ చేసినందుకు